అందరికీ ముందుగా శుభ మధ్యాహ్నం అంటే మనం ఎప్పుడైనా వంటలు చేసేటప్పుడు అన్ని వంటలనేది ఎవరికైనా ఇష్టం కాని అందులో కొన్ని ప్రత్యేకమైన వంటలు ఉంటాయి మనం చూడగానే ఆకర్షణీయంగా ఉంటాయి కొన్ని వంటలు అవి కొన్ని మనకు ఇష్టమైన వంటలు ఎప్పటికీ మర్చిపోయి ఇన్ని వంటకాలు ఉన్నా కూడా అదే మనకి ఇష్టమైన వంటకాలు అన్నట్టు నాకు కూడా ఒక వంటకం అంటే ఇష్టం అది మన సంక్రాంతి నాడు ఫస్ట్ రోజు చేసుకుంటారు కా పొంగల్ పొంగల్ రోజు చేసుకునే బెల్లం అన్నమంటే నాకు చాలా చాలా చాలా ఇష్టం ఆ బెల్లమన్నాన్ని చూస్తేనే చాలమ్మా నెయ్యి లేకుండా కూడా తినవచ్చు ఆ బెల్లమన్నం అంటే పొంగల్ గానే స్పెషల్గా కాకుండా మిగతా రోజుల్లో కూడా మనకు ఇష్టం వచ్చిన రోజు మనకిష్టమైన వంటకం కాబట్టి అలా చేసుకోవచ్చు ఈ బెల్లమన్నాన్ని తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు ఫస్ట్ బిర్యానీ ఒకటికి రెండు మూడు సార్లు కడగాలి బియ్యాన్ని మూడు సార్లు కడిగి పెట్టుకున్న బియ్యంలో కాస్త కందిపప్పు కందిపప్పు లేక ఎర్ర పప్పు పెసరపప్పు ఏదైనా వేసుకోవచ్చు ఆ పప్పుని వేసుకుని నానబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి అన్నం ఎలా ఉడకబెట్టుకుంటామో ఎసురు అనేది కాస్త ఎక్కువ పెట్టుకోవాలి బెల్లం అన్నం అనగా రోజు తినే అన్నం కాకుండా వేరేగా మెత్తగా ఉండాలి కాబట్టి ఎసురు అనేది మన ఎక్కువ పెట్టుకోవాలి ఎసురు ఎక్కువ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ స్టవ్ వెలిగించి కడిగి పెట్టిన బియ్యంలో ఆ పప్పుల నానబెట్టి ఉంటదిగా ఆది పెట్టాలి పెట్టిన తర్వాత కాసేపు ఉండిన తర్వాత మనకు ఎసురనేది వస్తుంది వచ్చినప్పుడు మూత తీసి కలపాలి కలిపిన తర్వాత బెల్లాన్ని ఒక కేజీ బియ్యం తీసుకుంటే మనకు ఆఫ్ కేజీ వరకు బెల్లం తీసుకోవాలి ఆ బెల్లాన్నిమెత్తగా చిన్న చిన్న ముక్కలుగా దంచుకొని పెట్టాలి తర్వాత అన్నం అనేది ఇప్పుడు ఎసురు ఉడుకుతున్నప్పుడు ఎసురు వచ్చే టయానికి బెల్లం అనేది వేసి కలపాలి కలిపిన తర్వాత యాలక్కాయలు కొన్ని యాలక్కాయలు తీసుకొని కొన్ని యాలుక్కాయలు తీసుకొని పొడి చేసుకోవాలి యాలుక్కాయలను పొడి చేసుకున్న తర్వాత ఆ యాలుక్కాయలను కూడా వేసుకోవచ్చు లాస్ట్కి ఆ ఆ యాలక్కాయలు అనేవి ఎందుకు వేస్తారు అంటే వాసన కోసం యాలుక్కాయలనేవి వాసన కోసం ఆ లాస్ట్ టైంలో వేయొచ్చు ఫస్ట్లో కూడా యాలకులనే వేసుకోవచ్చు కాసేపు అయిపోయిద్డీ ఇప్పుడు దించేస్తున్న స్టవ్ ఆఫ్ చేస్తున్నా అన్న టైంలో పాలు అనేవి పోసుకోవాలి ఒక కేజీ బియ్యం కాబట్టి అర లీటర్ వరకు పాల్ పాలు పోస్తేనే ఎక్కువ పాలు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి చూడడానికి కూడా మంచిగా ఉంటుంది పాలు అనేది ఎక్కువ పోసుకోవాలి కేజీ బియ్యానికి హాఫ్ కేజీ పాలు పోసుకుంటే ఇంకా బాగుంటుంది ఆఫ్ కేజీ బెల్లం ఇలా అప్పుడు మరి జోర్జోర్ కాకుండా మిడిల్ సెట్ చేసుకోవాలి జోర్ చేస్తే మన చేతిలో ఆగకుండా జారిపోయిద్ది సేమియా ఎలా సరిపోద్దో అలా అంత జోరు చేసుకోకుండా చేసుకోవాలి వాటిని కాబట్టి నెయ్యి నెయ్యి వేసీ కలుపుకుంటే నెయ్యి వేసి కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది బెల్లం అన్నం అనేది పొంగల్ రోజు అది స్పెషల్ ఎంత స్పెషల్ అయినా మనం మామూలు రోజు చేసుకుంటే ఆరోజు చేసేది ఎంతైనా డిఫరెంట్ కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా చేస్తారు ఎవరైనా ఇంకా మా స్కూల్లో మా స్కూల్ లైఫ్లో ఇప్పుడు కాదు నా స్కూల్ లైఫ్లో నాకు స్నాక్స్గా పెట్టేది శనివారం రాగానే స్వీట్ ఆ స్వీట్ అనగా నాకు గుర్తుకు వచ్చేది రవ్వ కేసరి రవ్వ కేసరిని చూస్తే తినాలి అనిపిస్తుంది కానీ దాంట్లో కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా కానీ కలర్ వేయరు వాళ్ళు తెల్లగానే చేస్తారు ఎప్పటికీ ఒకసారి చేసిండ్రు కలరేసి ఆ కలర్ వేస్తే మనకేం గుర్తుకు వస్తుంది కీసర కీసర కాబట్టి ఆ రవ్వ కేసరినే కీసరగా ఫీల్ అయ్యి తినాలి కీసర కూడా మన స్పెషలే అది ఏ పండుగనే ఉండదు మన పు పుట్టినరోజుకు అయితే కీసర అనేది ఎక్కువ చేసుకుంటారు ఎవరైనా కీసర సేమియా ఈ రెండు పుట్టినరోజు నాడు ఎక్కువ చేసుకుంటారు కాబట్టి మా స్కూల్లో కూడా చేసిండ్రు ఒకరోజు మీ ఇలాగే ఎలా చేస్తారని దొంగతనంగా క్లాసులో నుంచి వాటర్ కోసం వెళ్లి అక్కడ పోయి చూసి వచ్చినం ఎంతసేపు వెళ్లి రాని మాకు ఇంకా అది చూసి అక్కడ విధానం ఎలా చేసిండ్రు ఫస్టు రవ్వని అక్కడ స్కూల్ అనగా నెయ్యి ఉండదు నెయ్యి ఉండదు కాబట్టి ఆయిల్లోనే వేయించారు వేయించిన తర్వాత ఒకవైపు అంటే రెండు గ్లాసుల ఉప్మా తీసుకుంటే మూడు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి మూడు గ్లాసుల నీళ్లు తీసుకొని దాన్ని ఎసురు పెట్టుకున్న ఎసురు వచ్చే టయానికి రవ్వ నేసి కలపాలి అంతే అందులో పాలు వేసుకోవచ్చు ఆపేటయానికి పాలు వేయాలి యాలక్కాయలు వాసన కోసం యాలక్కాయలు అనేవి వేయాలి అలా పొయ్ అక్కడ చూసి వచ్చే కెళ్ళి అర్ధ గంట అయింది అర్ధగంట అయ్యే టయానికి ఇంకా క్లాసులో వెళ్లినం ఇద్దరం ఇద్దరు ఫ్రెండ్స్ వాటర్కని వచ్చిన వాళ్ళు హాఫ్ ఆన్ అవరా అని మస్తు టీచర్ ఏమో మాకు క్లాస్ బయటే ఉంచింది ఆ పిరడ్ మొత్తం హాఫ్ ఆన్ అవర్ అర్ధగంట నలభై ఐదు నిమిషాల్ ఫిర్డ్ కాబట్టి హాఫ్ ఆన్అవర్ బయటే ఉన్నాం ఇంకా పదిహేను నిమిషాలు క్లాస్ బయట ఉన్నాం అందర్ నవ్వుతుండ్రు అయినా పర్వాలేదులే ఏం కాదు అరవకేసరి అనేది వచ్చింది కాబట్టి ఈ యొక్క పదేను నిమిషాలు క్లాస్ బయట ఉన్న కూడా ఇష్టమైన వంటకంగా అది చూడాలి ఎలా తయారు చేస్తారు అన్న విధానం అనేది మనకు తెలిసింది కాబట్టి ఇంట్లో చేసుకుంటే అదే రవ్వ కేసరిలో కలర్ వెయ్యాలి మనం షాప్కి వెళ్లి చూస్తే కలర్ ఉంటుంది రెండు రకాలు కలర్ ఉంటది ఒకటి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ అంట ఫ్రూట్ కలర్ అది మనం ఫలో ఫలావులో కూడా వేస్తాం కాబట్టి అదే ఎవ్వరు వేసేది కాకుండా కొత్తగా ట్రై చేయాలంటే గ్రీన్ కలర్ కూడా ఉంటుంది ఆ గ్రీన్ కలర్ని చూస్తే పచ్చగుంటుంది కానీ అది చేసినప్పుడు చూస్తే రుచి అనేది మస్తు ఉంటుంది బా కానీ మన స్వీట్ చేసిన కూడా అన్నిట్లో ఉప్పు వేయాలి ఉప్పు వేయకుండా ఉండకూడదు స్వీట్లో కూడా స్వీట్ అనేది స్వీట్ అనేది తీయగుండాలి చక్కర వేస్తారు ఉప్పు వేయరు అని అనుకోకండి ఉప్పు ఖచ్చితంగా వేయాలి ఇప్పుడు ఉదాహరణకు కూరల్లో చూసుకుందాం అన్ని ఉప్పు కాకుండా పసుపు కారం మసాలా అల్లం ఇవన్నీ వేస్తాం ఇవన్నీ వేసి చూడండి ఒక ఒకసారి అవి తినండి ఇంకోసారి ఏమో ఉప్పేసి తినండి ఈ రెండింటికి డిఫరెంట్ తెలుస్తుందిగా ఉప్పు అంటది అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది కాబట్టి ఉప్పుని అనేది స్వీట్లలలో కూడా వేసుకోవాలి అంటే సేమియా అవి చేసినప్పుడు కూడా వాటిలో కూడా ఏసుకోవాలి కాబట్టి ఇలా ఫస్ట్ దొంగతనంగా చేసిన అది రవ్వ కేసరి అనేది ఫేవరెట్ అంటే నాకిష్టమైన వంటకంలా తయారైంది ఇంకొకటి పొంగల్ వచ్చేసే ఆ బెల్లం అన్నం ఇవి రెండే కాకుండా మనం పండుగా వచ్చిందంటే చికెను ఎప్పుడు మర్చిపోం ఇక చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండకుండా ఉండదుగా చికెన్ మీద ఎప్పుడు చూస్తే అన్నం కాకుండా ఒకరోజు బిర్యానీ బిర్యానీ చేయడం రాదు రాకపోయినా ఎలా చేసిండ్రు అంటే మా ఇంట్లో బిర్యానీ అన్నాన్ని ఆ బాస్మతి బియ్యాన్ని సగం ఒక కేజీ తీసుకొని మన ఇంట్లో వండుకునే బియ్యాన్ని ఇంకొక కేజీ తీసుకుండ్రు ఆరోజు ఎక్కువ మా చుట్టాలందరు వచ్చిండ్రు కాబట్టి బాస్మతి బియ్యం అనేది ఒక కేజీ ఇంట్లో వండుకునే బియ్యం అనేది ఒక కేజీ రెండిటిని కలిపి కలిపి కడిగేసి పలావు ఎలా వండుతారంటే పలావు వండేటప్పుడు ఆ వాటినుండదు పలావ్ వండే విధానం చూసుకుందాం ఫస్ట్ ఉల్లిగడ్డలు అనేది వేయాలంటే ఒక నైట్ లోపు అయిపోతే ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు రేపు పొద్దున వరకు ఎక్కువ కావాలని సద్దిపడకుండా ఉండాలంటే ఉల్లిగడ్డలనేవి వేయకూడదు సద్ది పడిద్ది కాబట్టి ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కోసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ నెయ్యి లేదా నెయ్యి వేసుకోవాలి డాల్డా లేకపోతే నూనె ఈ మూడు మూడు వేసుకున్నా పర్వాలేదు గ్యాస్ వెలిగించి ఒక అంటే కళాయి పెట్టిన తర్వాత అందులో నెయ్యి వేసుకున్న తర్వాత అల్లం వెయ్యాలి అల్లం వేసిన తర్వాత పలావ్ దినుసులు కొట్టుకెళ్లి చూస్తే పలావ్ దినుసులు అని చెప్తే వాళ్ళు షాప్ వాళ్ళు ఇస్తారు పలావ్ దినుసులు తీసుకున్న తర్వాత ఆకుల వేసిన తర్వాత ఈ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా ఈ మూడు వేసుకున్న తర్వాత వాటిని మగ్గనివ్వాలి మగ్గనిచ్చి కాసేపు కూరగాయల ముక్కలనేవి మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా ఉంటే అవి కూడా వేసుకోవాలి పుదీనా మనం చికెన్లో అలా వేయకూడదు పుదీనా అంటే చేదుగా ఉంటుంది పుదీనా ఏస్తే ఈ పలావ్లో అనేది పుదీన వేసుకోవచ్చు పుదీనా కొత్తిమీర రెండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక కేజీ బియ్యానికి కేజీ నర్ర నీళ్లు అనేవి కొలుచుకోవాలి రెండు కేజీల బియ్యం తీసుకున్నాం కాబట్టి మూడు మూడు కేజీల నీళ్లు తీసుకున్న తర్వాత మనకు కూరగాయల ముక్కలన్నీ మగ్గిన తర్వాత నీళ్లు పోసుకోవాలి మూడు మూడు కేజీల నీళ్లు పోసుకున్న తర్వాత ఎసురు వచ్చేవరకు ఉంచాలి అందులో పసుపు ఉప్పు కూడా వేయాలి కారం వేయకూడదు పలావ్ అనగా కారం వేయకుండా కలర్ ఎలా వస్తుంది అంటే ఆ మసాలా వేస్తున్నాం కాబట్టి ఆ కలర్ అనేది వస్తుంది కాబట్టి కారం వేయకుండా ఉంచాలి ఉంచిన తర్వాత ఆ నీళ్లనేవి ఎసురు వచ్చినప్పుడు ముందుగా ఆ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకొని కాసేపు ఆగిన తర్వాత అన్నం అనేది వచ్చేస్తుంది ఎసురు అన్నం వచ్చిన తర్వాత పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు అది కొత్తిమీర గార్నిష్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ బిర్యానీ అనే అనేది రెడీ అయింది అలాగే చికెన్ అనేది ఎవరికైనా వచ్చు వండుకోవడం చికెన్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చికెన్ని దాన్ని రెండింట్ని కలిపి తింటే అబ్బ ఆ రుచే వేరబ్బా ఇలా ఇష్టమైన వంట కల్లా ఈ పొంగల్ రుచి చూసుకునేవి పండుగ నాడు చికెన్ ఇవి చేసుకునేవి ఆ స్కూల్ లైఫ్లో దొంగతనంగా పది పదిహేను నిమిషాలు బయట నిలబడి ఇవన్నీ ఈ మూడంటే నాకు భలే ఇష్టం ఫేవరెట్ ఫుడ్ దీంతో ధన్యవాదాలండి